మేబి కొంత మంది చాలా స్ట్రేంజ్గా ఆలోచించచ్చు కొంత ఏజ్ వచ్చిన తర్వాత డివైన్ నేచర్ ఎక్కువ అయ్యి దేవుడు వైపు వెళ్ళడం మోక్షాన్ని ప్రసాదించాలని కోరుకోవడం ఇలాంటివి అన్నీ కో ఇది చాలా రేరెస్ట్ కేస్ అఫ్కోర్స్ కానీ ఇది పార్ట్ ఎక్కడ ఉంటుంది అండ్ వీటితో పాటు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరికి ఒక్కక్క గోల్ డెఫినెట్గా ఉంటుంది చిన్నప్పటినుంచి అది వాళ్ళు రీచ్ అవ్వడానికి మ్యాక్సిమమ్ ట్రై చేస్తారు అనేది నా ఒపీనియన్ ఈ మూడింటితో పాటు అండ్ అఫ్కోర్స్ ఈ మూడు నిజం ఐదర్ వాళ్ళు స్కూలింగ్ హైయర్ ఎడ్యుకేట్ చేస్తారు లేదా బిజినెస్ చేస్తారు లేదా వాళ్ళకి వెంటనే సెటిల్ అవ్వాలి అనుకుంటే వెంటనే ఏరియాలో ఉన్న జాబ్స్లో సెటిల్ అవుతారు అండ్ దీన్ని నేను నిజం అని నమ్ముతున్నాను